నేను అప్పుడప్పుడు నా కుటుంబం అలగే నా యొక్క స్నేహితులతో కలిసి నేను కొన్ని ముఖ్యమైన అలాగే మంచి పిక్నిక్ ప్రదేశాలకు నేను వెళ్తాను అదేంటంటే మారేడుమల్లి ఈ యొక్క మారేడు మల్లి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే ఆడుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అక్కడ చేసే స్నానం కొండమీద నుంచి వచ్చే ఆ యొక్క నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి చాలా చల్లగా కూడా ఉంటాయి అందులో చాలామంది ఎంతో ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా ఆడతారు అలాగే ఆ యొక్క రోడ్డు మార్గం కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క వెళ్ళేదారిలో మొత్తం ప్రకృతి గాలి తప్ప మనకి ఎక్కడ ఏమి కాలుష్యం అనేది ఉండదు ఆ యొక్క రోడ్డు మార్గం అంతట కూడా ప్రకృతి యొక్క గాలి చూడడానికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం అదంతా కూడా కొండ ప్రాంతం మనం బాగా ఉండే కొలది పైకి వెళ్తాము ఆ పైకి వెళ్ళి చూడగానే ఒక్కసారి చుట్టుప్రక్కల చూస్తే వ్యూ పాయింట్ కూడా మనకి మధ్య దారులు ఎదురవుతుంది అక్కడి నుంచి ఒక్కసారి మనము సరిగ్గా చూస్తే కనక మనం వచ్చిన మార్గం మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది అందుకని మేము ఎక్కువ ఆ యొక్క ప్రదేశానికి వెళుతు ఉంటాము అలాగే ఇకపోతే అరకు కూడా మేము వెళ్తాము ఆ యొక్క అరకు అనేది చాలా ప్రసిద్ధి అలాగే అందులో కొండలు గృహాలు అనేవి కూడా ఉంటాయి అక్కడ దగ్గరదగ్గర మనం వెళ్తే అక్కడ ఒక పది రోజులు లేదంటే ఒక ఆరు రోజులు అన్న మనము అక్కడ ఉండి అవన్నీ అక్కడ ఉన్నవన్నీ ఆ యొక్క అరకులో వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అలాగే గృహాలు ఇంకా చాలా ఉంటాయి అక్కడ మనం వాటి అన్నింటినీ చూసుకొని రావడానికి ఉంటుంది ఇది ఎక్కువ ఫ్యామిలీతో మనం వెళ్తే చాలా బాగుంటుంది అలాగే స్నేహితులతో కూడా వెళ్ళిన చాలా బాగుంటుంది ఎక్కువ ఇంట్లో వాళ్ళతో వెళ్తే ఎక్కువ బాగుంటుంది అక్కడే తేయాకు కూడా పండిస్తు ఉంటారు